నమస్తే అండి నమస్తే అండి నమస్తే అండి రండి ఏం కావలండీ మీకు చెప్పండి ఏం కావాలి చెప్పండి నాకు నాకు ఇంట్లో సరిపడే అన్ని సరుకులు కావాలండీ సరే అండి నాకు మీరు రాసుకోండి నేను చెప్తాను నాకు రెండు కేజీలు మినప్పప్పు కావాలండి రేడు కేజీలు పంచదార రెండు కేజీలు ఇడ్లీరవ్వ కేజీ పచ్చిసెనగ పప్పు కేజీ వేరుసెనగ గుళ్ళు కేజీ వేపుడు పప్పు ఒక ఇడ్లీరవ్వ చెప్పాను కదండీ రెండు కేజీలు ఒక బియ్యం బస్తా అండి ఓకే అండి మంచి నాణ్యతతో ఉన్న బియ్యం ఇవ్వండి ఇంకా నూనె కావాలండి ఐదు లీటర్ల నూనె కావాలి అలాగే నాకు రెండు లీటర్ల కొబ్బరి నూనె కూడా కావాలండి అలాగే రెండు కేజీలు సర్ఫ్ కావాలండి పన్నెండు బట్టల సబ్బులు కావాలి పన్నెండు మనం అంట్లు తోముకునే సబ్బులు కావాలి అలాగే బట్టలు సువాసన రావడానికి కంఫర్ట్ ప్యాకెట్లు ముప్పై కావాలండి అలాగే కుంకుడు కాయలు రెండు కేజీలు కావాలండి అవునండీ అంతేనండి కట్టేయండి ఎంత ఎంత సమయం పడుతుంది అండి ఇవన్నీ మీరు నాకు ఇవ్వడానికి ఓకే అండి నా ఫోన్ నంబర్ పేరు మీకు చెప్పాను కదండీ అది రాసుకుని ఓకే అండి ఇదిగో అండి డబ్బులు తీసుకోండి సరిపోయిందాండీ లెక్క ధన్యవాదాలండీ నాకు ఇలా మీరు చెప్పిన వెంటనే కట్టించి కట్టి ఇస్తున్నందుకు తప్పకుండా వస్తానండీ తప్పకుండా వస్తానండీ ధన్యవాదాలండీ